హాయ్ రా నిన్ను కలిశాక చెప్పిన విషయమే నీ రుణ దరఖాస్తు కోసం నా పాన్ కార్డ్ కాపీ కావాలంటావు కదా నాకు డాక్యుమెంట్స్ అన్నీ డిజిటల్గా భద్రపరిచే అలవాటు ఉంది అందుకే నా పాన్ కార్డు నేను డిజిలాకర్లో సేఫ్గా స్టోర్ చేసుకున్నాను అది ప్రభుత్వం అందించే డిజిటల్ డాక్యుమెంట్ వాల్ట్ కాబట్టి అక్కడి నుంచి పంపితే కూడా బ్యాంకుకి అది వ్యాలిడ్గానే ఉంటుంది ఇంకో విషయం మనం రేపు భోజనాలకి కలవబోతున్నాం కదా అప్పుడు నేను డిజిలాకర్ నుండి నీ కోసం పాన్ కార్డు షేర్ చేస్తాను పీ డీ ఎఫ్ ఫార్మాట్లో కావాలా లేక డైరెక్ట్గా డిజిలాకర్ లింక్ పంపిస్తే సరిపోతుందా నీ బ్యాంక్ వాళ్ళకు ఏదైనా ప్రత్యేకమైన ఫార్మాట్ అవసరమా చెప్పురా స్కాన్ కాపీ కావాలంటారా లేదా సిగ్నేచర్ విత్ డేట్ వంటివి కూడా కావాలా అని కూడా స్పష్టంగా అడుగు ఇంకా అవసరమయితే ఆధార్ కార్డ్ లేదా ఇంకే డాక్యుమెంట్ కావాలంటే కూడా ముందే చెప్పు అంతా రెడీగా ఉంచుకుంటా నీ పని ఆలస్యం కాకుండా చూడాలి కదా సరేరా కలిసినప్పుడే మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఏదైనా డౌట్స్ ఉంటే ముందే చెప్పేయి